నేనూ నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం దానివల్ల నేను వేరే వేరే లాంగ్వేజ్లో కూడా పాడడం నేర్చుకున్నాను అది కూడా ఏంటంటే నేను యూట్యూబ్లో వన్స్ ఒక సాంగ్ వచ్చేసి నాకు నచ్చింది అని అంటే అది వన్ టూ త్రీ టైమ్స్ చూస్తే అది నాకు నోటెడ్ అయిపోయి నోటికి వచ్చేయడం వల్ల నేను ఆ పాట అనేది ఇంకా బాగా పాడి పాట మీద నేను పట్టుదలతో ఆ పాట నేర్చుకొని అది ఆ పాట మీద పట్టు సంపాదించాను అలా ఏ లాంగ్వేజన్నా సరే నేనలాగే పాడి ఒక త్రీ టైమ్స్ అలా హాం చేసుకొని నేను నాకంటూ నేను ఆ సాంగ్ని నేర్చుకునేదాన్ని దానివల్ల నాకు అన్ని లాంగ్వేజెస్సు పా అన్ని లాంగ్వేజ్లో సాంగ్స్ పాడడమనేది ఈజీ అయ్యింది నోటికి కూడా ఈజీగా వచ్చినాయి ఆ సాంగ్సు ఒక సాంగ్ ఒకసారి నేర్చుకునేదానికన్నా ఒక రెండు మూడు సార్లు ఆ సాంగ్ని పాడి ఆ సాంగ్ లిరిక్స్ని చూసుకొని ప్రతి లిరిక్ నేను ప్రతి లిరిక్ నేను పాడుతున్నానా పాడట్లేదా మొత్తం చెక్ చేసుకున్నాక నేనా పాటననేది కంప్లీట్ చేసుకొని ఆ పాటని ఎప్పుడన్నా ఏదన్నా అకేషన్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు స్టేజ్ మీద కానీ లేకపోతే కాలేజ్లో కానీ అలాంటైంలో ప్రోగ్రామ్స్ టైంలో నెనూ పాడేదాన్ని అలాగా నాకు అని లాంగ్వేజ్ రావడం స్టార్ట్ అన్ని లాంగ్వేజెస్లో పాడడం అలవాటయ్యింది